నమస్కారం అండి ఇక్కడ ఏంటండి స్పెషల్ టీయా

అంటే ఇప్పుడు ఏ రెస్టారెంటులలో అయినా సరే ఈ ఈవినింగు ఇది స్పెషలు అని ఉంటుంది కదా అలాగా ఇప్పుడు ఈ టైంలో మీ రెస్టారెంట్లో ఏంటి స్పెషల్ ఉందని నేను అడుగుతున్నాను అండి

ఎంత అండి అది నాన్ వెజిటేరియనా టూ ఫిఫ్టీ ఓకే అండి

ఫ్రైడ్ వింగ్స్ ఫ్రైడ్ వింగ్స్ ఉన్నాయా అండి ఫ్రైడ్ వింగ్స్

అది ఒక

ఫ్రైడ్ వింగ్స్ అలాగే వి

ఎంత పే చేస్తుంది కప్పు వచ్చి

ఒక కప్ సరిపోతుంది లేండి ఒక కప్పు అలాగే బిర్యానీ

సూప్ సూప్ ఏమన్న ఉందండి వెజ్ వెజ్ చూడండి సూపులో ఎలాగో నాన్ వెజ్ తింటున్నాం కదా

ఓకే అండి సరే ఇప్పుడు బిర్యానీకి టైం పడుతుందా అండి రెడీలో ఉంటుందా

బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ దమ్ బిర్యానీ వద్దండి ప్రాన్స్ బిర్యానీ తీసుకోండి ప్రాన్స్ బిర్యానీ ఓకే అయ్యేలోపు ఇవి తీసుకురండి స్టాటరు తీసుకురండి ఓకే టూ సూప్ తీసుకురండి సూప్ డ్రింక్ థమ్స్ అప్ ఒకటి తీసుకోండి

అంటే ఎంతైనా తినవచ్చు త్రీ హండ్రెడ్ పే చేసి ఓకే అండి ఓకే ఓకే అండి అయితే ఆన్ అన్లిమిటెడ్వి ఈవిడకు తీసుకురండి ఒకటే అండి సరే అండి సరే తీసుకురండి ఇద్దరికి తీసుకురండి

వెంటనే దాంట్లో ఉండేది తీసుకు వస్తారా సరే అండి అయితే ఇద్దరికి ఇవ్వండి అన్లిమిటెడు సరే అండి అయితే తీసుకుని రండి డ్రింక్ డ్రింక్ తర్వాత తీసుకొద్దురు కానీ ఫస్ట్ ఇవి తీసుకురండి వాటర్ డిజెర్ట్స్ ఏది బాగుంటుంది అండి ఇక్కడ అదే ఏది బాగుంది అంటారు స్పెషల్ స్వీట్ ఏమన్న ఉందా అండి

తీసుకురండి అది తీసుకురండి ఫస్ట్ ఇవి తీసుకురండి ఇది అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో అది తీసుకునిరండి సరే అండి